ఎవరమ్మా నేనే పిలిచాను రా లోపలికి రా ఏంటి సార్కి గుడ్ మోర్నింగులు లేకపోతే శుభోదయాలు అలాంటివి చెప్పడాలేమి ఉండవా మీకు ఇవే ఈ బిహేవియరే మార్చుకోవాలి మీరు మీ పద్ధతులు బి నవ్య కదా ఏంటి క్లాసులో మీ టీచర్ క్లాస్ టీచర్ చాలా కంప్లైంట్ పెడుతున్నారు నీమీద మార్క్స్ సరిగ్గా రాట్లేదంటా క్లాసులో అల్లరంటా యూనిఫార్మ్ లేదంట ఏంటి మీ పేరెంట్స్ని ఏమన్నా పిలవాలా మార్క్స్ ఏంటి మరి ఏంటి చదువుతున్నావా ఇంటికెళ్ళి ఏమన్నా లేపోతే ఆటలాడుకోడానికి వెళ్లిపోతున్నావా ఇలాగైతే ఇలాగైతే నువ్వు నెక్స్ట్ క్లాసుకి వెళ్ళలేవు ప్రమోట్ అవ్వలేవు ఈ క్లాసులోనే ఉండిపోతావు మరి చూసుకో ఈ మార్క్స్ చూశావా మార్క్స్ ఎలా ఉన్నాయంటే అవి ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయావు ఏంటది సైన్స్ మీరిలా ఉంటే కనుక మరి నెక్స్ట్ క్లాసుకి ప్రమోట్ అవ్వడం అనేది సాధ్యపడదు మరి చూసుకోండి మీ అసల ప్రోగ్రెస్ కార్డ్ మీ ఫాదర్కి లేక మీ అమ్మగారికి చూపించావా ఎవరు సంతకం పెట్టింది ఎవ్వరు చూసారా అస్సలు మార్క్సు కట్టా ఏవీ చూపిచ్చవా లేపోతే నువ్వే పెట్టేశావా చూసారా మరీ ఏమనలేదా నిన్ను ఇలా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావంటే అది ఇంటిదగ్గర చదువుతున్నావో లేదో మాకు తెలీదు చదువుతున్నాను అంటున్నవు మార్క్స్ చూస్తేనేమో ఇలా వత్తునాయి ఏది యూనిఫార్మ్ ఏది యూనిఫార్మ్ ఎందుకు వేసుకురావట్లేదు మరి మొన్న మొన్న కూడా వేసుకురాలేదంట ఏ ఒక్క జతే ఉందా ఏంటి ఇంకోటి కుట్టిచ్చలేదా మీ అమ్మగారు మరే వేసుకురావడానికి బద్ధకమా నీకు లేకపోతే పొద్దునే యూనిఫార్మ్ వేసుకొస్తే నీకు నామోషీగా ఉందా యూనిఫార్ము షూ టై జడ రెండు జళ్లు వేసుకురావాలి ఒక జడ ఏసుకొస్తున్నావంటా లేకపోతే ఏదో స్టైల్స్ వేసుకోసున్నావంటా అదే వింటున్నావా ఇలాగైతే మరీ చూసుకో మరి నే రాసానంటే సర్టిఫికేట్ నిన్ను స్కూల్లో నుంచి బయటకి పంపించామంటే నిన్ను వేరే స్కూల్లో ఎవరు జాయిన్ చేసుకోరు నువ్వు మంచిగా ఉంటానంటే నీకు మంచి మార్క్సుతో పాస్ అయ్యి వెళ్ళాలి స్కూల్ నుంచి అది నువ్వు ఇలా అల్లరిచిల్లరిగా ఉండి లేకపోతే మంచి మార్క్స్ రాకుండా బిహేవియర్ అనేది మార్చుకోకపోతే కనుక కష్టం మరి ఇకనుంచైనా క్లాసులో సరిగ్గా క్లాసులుకి అన్ని క్లాసులుకి అటెండ్ అవ్వాలి యూనిఫార్మ్ వేసుకురావాలి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో మార్క్స్ పెరగాలి లేదంటే మీ పేరెంట్స్ని పిలిచి మాట్లాడతాను నేను నేను కలిశాను మీ నాన్నగారిని అమ్మగారిని ఇద్దర్ని రమ్మంటాను ఇద్దరి ముందు చెప్తాను నీకు ఎలా ఎలా చేస్తున్నావో స్కూల్లో అనేది ఇలాంటి కంప్లైంట్లు మళ్ళీ రాకూడదు వెళ్ళు క్లాసులోకి వెళ్ళు నేను వచ్చి చూస్తాను ఇప్పుడు క్లాసులోకి వెళ్ళవా టాయిలెట్కి వెళ్తావా అని